నాకు తెలిసిన చిన్న వ్యాపారాలు ఫుడ్ స్టాల్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్ స్టాల్స్ ఐస్క్రీం కౌంటర్లు చిరుతిళ్ళు మిఠాయిలు ఫొటోగ్రఫీ ఫోన్ రీఛార్జ్ ఇంటి సేవలు ఇతర అవసరాలకు సరఫరా చేసే వ్యాపారాలు వీటిలో ఎక్కువగా చిన్న పెట్టుబడితో ప్రారంభించవచ్చు అయితే ఈ వ్యాపారాలు పోటీతో కూడి ఉన్నాయి ఈ వ్యాపారాలు కొంత పెద్ద పెట్టుబడితో ప్రారంభించవచ్చు అయితే ఈ వ్యాపారాలు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది వీటి ఈ వ్యాపారాలు కొంత నై నైపుణ్యం మరియు అనుభవంతో ప్రారంభించవచ్చు అయితే ఈ వ్యాపారు వ్యాపారాలు కస్టమర్లపై ఆధారపడి ఉంటాయి ఈ వ్యాపారాలు ఎక్కడైన ప్రారంభించవచ్చు అయితే ఈ వ్యాపారాలు ఆన్లైన్ మార్కెటింగ్లో నైపుణ్యం అవసరం ఒక నిర్దిష్ట వ్యాపారం గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారతదేశంలో వీధి వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వ్యాపారాలు దేశంలోని పెద్ద సంస్థల్లో చిన్న వ్యాపారులకు జీవనోపాధి అందిస్తాయి మరోక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారతదేశంలో ఆన్లైన్ వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఈ వ్యాపారాలు భారతదేశంలోని యువతలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉన్నాయి